విజయనగరంలో ఎప్పుడు ఏ గొడవలు అయినా సరే ఏమైనా సరే అందరూ వేరైపోతారేమో కానీ ఒక్క పండగతో మొత్తం అందరూ కలిసి పోతారు అంటే ఇప్పుడూ పైడితల్లమ్మవారు పండగ అవుతుంది మాకు ఎక్కువ అంటే ప్రతి సంవత్సరంలో దసరా అయిపోయిన తర్వాత వారం మాకు ఎక్కువ పైడితల్లి అమ్మవారు పండగ అవుతుంది ఆ పైడితల్లి అమ్మవారు పండగకి విజయనగరం అంతా ఒకటి అయిపోద్ది విజయనగరంలో ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని కుళ్ళులు కుతంత్రాలు ఉన్నా సరే ఆ పండక్కి మాత్రం అందరూ బాగా కలిసిపోయి చాలా బాగా సంస్కృతంకానీ అంటే ఆ పద్ధతులు కానీ అన్ని పాటిస్తారు అంటే పండుగ ఎలాగా అవ్వాలో అలానే జరుగుతుంది అంటే దానికి మీము ఇలా పెట్టాం మీము ఇలా పెట్టామని అనుకోకుండా ఎలాంటి పద్ధతిలో జరగాలో ఎలాంటి సంప్రదాయంగా జరగాలో అమ్మవారికి ఎలా వెళ్ళాలో అన్ని అన్ని ప్రతిదీ రాజుగారు వచ్చి పూజ చేయడం గాని ఇలాంటి ప్రతీది పద్ధతిగానే జరుగుతుంది ఇప్పుడు రాజుగారు కన్నా రాజుగారు లేరు కదా అని సీనియర్ ముందు వెళ్ళిపోవడం అలాగే ఏముండదు అంత పద్ధతి ప్రకారం రాజుగారు లేకపోయినా వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వచ్చి ఆ పూజ ప్రారంభించిన తర్వాతే పైడితల్లి అమ్మవారి పండక్కి మనందరం దర్శనం చేసుకోవడానికి అవుతుంది అంతవరకు మనం అడుగు పెట్టడానికి కూడా వీలు లెదు వీలు ఉండదు అక్కడ అక్కడనే కాదు చుట్టుపక్కల విజయనగరం జిల్లాలో ఎక్కడ ఏ పండుగ అయిన సరే పెద్ద పెద్ద పైడితల్లి అమ్మవారి మహోత్సవాలు ఉంటాయి కదా అలాంటి ఏ పండుగలైనా సరే ముందు రాజుగారు వచ్చి అది ప్రారంభించిన తర్వాతే వెళ్తాది ఈ పద్ధతి మాత్రం ఎప్పటి నుంచి ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి వేల సంవత్సరాలు నుంచి వందల సంవత్సరాలు నుంచి వస్తుంది అందుకని ఈ విజయనగరం జిల్లాలో ఈ పద్ధతి ఈ సంస్కృ ఇది ఈ సాంప్రదాయం మాత్రం అలసలే ఎటువంటి దాంట్లో ఎటువంటి డోకా లేకుండా అందరూ బాగా పాటిస్తారు